మనకు ఎలాంటి మొక్కలు పెంచటం ఇష్టం పూల పూల మొక్కలా పండ్ల మొక్కలా కూరగాయల మొక్కలా అని వాటి గురించి నాకు ఇష్టమైన వాటి గురించి నేను తెలియజేస్తున్నాను నాకు ఎక్కువగా పూల మొక్కల మీద చాలా ఇష్టంగా ఉంటది పూల మొక్కలు పెంచాలంటేనే నాకు చాలా ఇష్టం పూల మొక్కలు పెంచాలంటే నేనున్న ఇంటి దగ్గరలోనే మా ఇంట్లో గాని వీధిలో ఉన్న సరే వరసగా రకరకాల పూలు పూలు ఉండేటట్టుగా చూసుకొని నాలుగు ఐదు రకాలు పూలు ఉండేటట్టుగా చూసుకొని పూల మొక్కలు వేస్తాను పూల మొక్కలను నాటుతాను ఆ పూల మొక్కలను నాటిన దానివల్ల అవకాశం ఉంటే నేను కాని నా కుటుంబ సభ్యులు కాని ఆ పూలు కోసుకొని వచ్చి ఇంట్లో వాడుకునే దానికి మె ప్రయత్నం చేస్తూ ఉంటా అట్ అదేవిధంగా నేను కోసుకోలేకపోయినా మా ఇంటి చూ చుట్టుపక్కల వాళ్ళైనా సరే ఆ పూలు కోసుకొని ఆ పూలు ఆ పూలు కోసుకొని ఖచ్చితంగా వాళ్ళు దేవుడికి వాడుతారు దేవుడికి వాడే పూలే మన పూలు పూల మొక్కలు వేయటం జరుగద్ది ఆ పూల మొక్కల వల్ల వాళ్ళు దేవుడికి వాడిన దానివల్ల నాకు కాస్త సంతోషం కలుగుతుంది మనం నేను నాటిన చెట్ల గురించి నేను గానీ నాకు సంబంధించిన వాళ్ళు కానీ ఇతరులు ఎవరన్నా సరే ఆ పూలు కోసుకుంటారు ఆ పూలు తీసుకెళ్ళి దేవుడికి పెడతారనే కోరికతోటే నేను చాలా ఇష్టంగా నేను చెట్లు నాటాలని ఒక ముఖ్యమైన ఆలోచనతోటి నేను ఈ చెట్లు ఎక్కువగా నాటిస్తూ ఉంటాను నేనే సొంతంగా కూడా నాటుతూ ఉంటాను